మాకు టీవీ చూడడమంటే చాలా ఇష్టం టీవిలో వచ్చే అన్ని కార్యాక్ర అన్నీచూస్తాము టీవీ నైన్ వార్తలంటే ఇంకా ఇష్టం నేను మా ఆయన అందరం చూస్తాము పిల్లలు టీవిలో బొమ్మలు పెట్టుకొని చూస్తారు ఈటీవీలో వచ్చే ఢీ జోడి గానీ జబర్దస్త్ గానీ ఏదైనా అంటే మాకు బాగా ఇష్టం బాగా చూస్తాము సీరియల్ అంటే ఇంకా ఇష్టం ఎప్పటికీ చూస్తూ ఉంటాం మేము టీవిలో ఏ ప్రోగ్రామ్ వచ్చినా కూడా మిస్ కాకుండా చూస్తాము వార్తలంటే ఇంకా ఇష్టం అలా చూసి నేర్చుకునే నేర్చుకునేకి చాలా ఉంటాయి అవన్నీ చూస్తాం మేము ఈటీవీ అభిరుచి వంటలు చేయడం అవన్నీ చాలా ఇస్టం మేము చూస్తాం నేర్చుకుంటాము జబర్దస్తు నవ్వడం ఫ్రోగ్రాంసు అవన్నీ చూస్తాము ఇట్ల రోజు చూసుకుంటూ మేము చాలా ఎంజాయ్ చేస్తాము టీవీ నైన్ కానీ సాక్షి టీవీ కానీ చాలా ఇష్టం మాకు సాక్షి టీవీలో వచ్చే గరమ్ గరమ్ న్యూస్ అంటే ఇంకా ఇష్టము పటాసు ఇవన్నీ చూస్తాము టీవీ ఫైవ్లో మాస్ మల్లన్న వార్తలంటే ఇంకా ఇష్టం చాలా బాగుంటాయి అవి రోజు చూస్తాము మేము నైటు అయిందంటే రోజు వార్తలింటాము జోకులు చూస్తాము చాలా ఎంజాయ్ చేస్తాం పిల్లలు మేము ఇలా ఎప్పటికి మేము కాలక్షేపం చేస్తూ ఉంటాము టీవీ ద్వారా వార్తలంటే ఇంకా ఇష్టం మాకు చాలా ఆసక్తి ఉంది టీవీ పైన మాకు